గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఎవరు మాట్లాడేది సో వాట్ అమ్మ అయ్యో ఎలా అమ్మ అట్లా తెలుసు కదమ్మ ఎవరి వస్తువులకు వాళ్ళే బాధ్యురాలు అని తెలుసు కదా మీకు తెలియనిది ఏముంది మెచ్యూర్డ్ అయిన మ మీరు అట్లా పెద్దవాళ్ళు పెద్ద పిల్లలు అట్లా స్కూల్ పిల్లల్లాగా మేనేజ్ చేస్తే ఎట్లా మీరు చెప్పండి మీ వస్తువులు మీరు జాగ్రత్తగా పెట్టుకోవాలి కదా ఎలా ఉన్న సరే మీ వస్తువులు అయితే మీ దగ్గర జాగ్రత్తగా అయితే ఉంచుకోవాలి కదమ్మ కొత్తగా వచ్చిన పాతగా ఉన్న మీ వస్తువులు మీ వస్తువులు ఎక్కడ ఉన్నాయో అక్కడ జాగ్రత్తగా మీ మీ రెస్పాన్స్బిలిటీ కదా అది మీకు మీ క్లాస్లకి లెక్చరర్ ఎవరు అమ్మ వాళ్ళకి ఇన్ఫామ్ చేయకుండా ఈ సిల్లీగా నాకు చెప్తే నేను ఏమి వెతికి ఇవ్వాలనా అమ్మ మీకు అలా ఎలా ఉంటారు అమ్మ మీరు నాకు అర్థం కాదు ఈ చిన్న సిల్లీ సిల్లీ క్వశ్చన్స్ అన్నీ నాకు చెప్తే నేను ఏమైన మీకు వెతికి పెట్టాల ఏంటి టైమ్ పడుతుంది అండి ఓకే ఆ ముక్క ముందే చెప్పచ్చు కదా మరి కెమెరా ఉంది ఉం ఉంది కదా మరి చూస్తాలే డోంట్ వర్రీ టెన్షన్ పడద్దు అండి సరే నేను మళ్ళీ చెప్తాను నేను మా అటెండర్స్ వాళ్ళకు చెప్తాను చెక్ చేయమని చెప్తాను చూపిస్తాను ఒకవే ఒకవేళ ఇన్ కేస్ నీకు అదృష్టం ఉంటే దొరికితే మళ్ళీ ఇచ్చేస్తాం అండి దానికి ఏమి చేయలేం అండి దొరకకపోతే సరేనా నెక్స్ట్ టైమ్ ఇంకా జాగ్రత్తగా ఉండండి ఓకే